నేను ఎక్కువగా పాడుతూ ఉండే పాటలు అంటూ ఏమి లేవు ఎక్కువ జానపద గేయాలు గద్దర్ గారు పాడిన పాటలు ఫోక్ సాంగ్సు ప్రతీ ఒక్కటి వింటూ ఉంటాను ఇంకా మైండు అంటే మైండ్ బాగోలేనప్పుడు ఏమైనా ఏమైనా తలనొప్పి అట్లా ఇట్లా అనిపించిన టైంలో దేవుళ్ళ పాటలు దేవుళ్ళ పాటలు వెంకటేశ్వర స్వామి సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటాను పర్టిక్యులర్గా ఈ పాట అని ఏం లేదు గద్దర్ గారి వారి ఇంకా ఫోక్ సాంగ్సు అది కాకుండా ఇంకా హెల్త్ బాగోలేనప్పుడు తలనొప్పి అట్లా ఏమైనా ఉన్న టైంలో ఎక్కువగా దేవుళ్ళ పాటలు వెంకటేశ్వర స్వామి సాంగ్స్ వింటూ ఉంటాను